మేము హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళాలండి బస్ టిక్కెట్ బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో చేసుకోవచ్చా టిక్కెట్ ఇస్తారా

లేదండి మేము టిక్కెట్ తీసుకుంటాం ఎంత అవుతుంది హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్లాలి ఏ సీ

ఓకే అండి ఓకే అండి ఒక్కళ్ళం

నా పేరు షేక్ షాకిరా నైటు ఎయిట్ ఓ క్లాక్ ఎనిమిదింటికి పోయేవి నైట్ ఎనిమిదింటికి ఎక్కితే వరంగల్ వెళ్ళేసరికి ఎంత అవుతుందండి పదిన్నర అవుతుందా ఓకే మేము ఎక్కడ మేము ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపుతారా మీరు సరే అండి చూడండి ఎనిమిదన్నరది చేయండి ఎనిమిదిన్నర ఒక్కళ్ళమే

ఫార్టీ నలభై సంవత్సరాలు విండో సీటు కావాలి మీ బస్సులో టీ వీ ఉందా అండి సరే అండి నేను ఉప్పల్లో ఎక్కుతాను సరే అండి